నాకు రాయడం అంటే చాలా ఇష్టం నాకు ఓవర్ థింకింగ్ ఎక్కువ కాబట్టి కొన్ని ఆలోచనల వల్ల నాకు అప్పుడప్పుడు రచన లక్ష్యాలు ఉన్నాయని అనిపిస్తుంది ఈ రైటింగ్ వల్ల ఫేమస్ అవ్వాలి నా ఎక్స్పీరియన్స్ అనుభవాలు కాబట్టి వాటిని రాసి మిగతా వాళ్ళకి షేర్ చేయాలని అనిపిస్తుంది